తొమ్మిది లక్షల తొంభై తొమ్మిదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏడు లక్షల తొంభై తొమ్మిదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది